నాకు తెలుగు మా అమ్మ నేర్పించింది పుట్టినప్పటి నుంచెల్లి మా మమ్మీ పాలు అమ్మా అత్త అనుకుంటూ అన్నిరకాల తెలుగు పదాలు నేర్పించింది మళ్ళీ స్కూల్కి వెళ్ళినాకా తెలుగు భాషను వ్రాయడం నేర్చుకున్నాను తెలుగు భాషతో నాకు ఉన్న అనుబంధం ఏంటంటే తెలుగులో మాట్లాడడం మనం మాతృభాష కాబట్టి తెలుగులో మాట్లాడడం మన మన అమ్మతోటి మనకు ఎంత అనుబంధం ఉంటుందో అలాగే తెలుగులో మాట్లాడటం కూడా అలాగే అను అనుభూతి కలుగుతుంది తెలుగు భాష అనేది చాలా మంచిగా అనిపిస్తుంది తెలుగు మనమే భాషలో అంత స్పష్టంగా మాట్లాడలేము తెలుగు భాషలో మాత్రమే అంత స్పష్టంగా మాట్లాడగలము తెలుగు భాషలో మాత్రమే అనర్గళంగా మాట్లాడగలము వేరే ఏ భాషలోను అనర్గళంగా మాట్లాడలేకపోతున్నాము ఎంతైనా వేరే భాష వేరే విధంగానే ఉంటుంది వేరే భాష ఎంత నేర్చుకున్న అంత స్పష్టంగా మాట్లాడలేము అదే మనం మదర్ మదర్హుడ్ లాంగ్వేజ్ అయితే మనం ఎంత ఎంత నేర్చుకున్న ఆటోమేటిక్గా మాట్లాడగలుగుతాము మనం స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉండదు మన తెలుగు భాష అనేది